నృత్యం అనేది మానసికంగా ఒక మనిషిని చాలా వరకు దృఢంగా చేస్తుంది అలాగే నృత్యం చేస్తున్న వారిని చూస్తుంటే ఎదుటివారిలో కూడా శక్తి కరుగుతుంది ఇది ఆరోగ్యానికి చాలా మేలు ఆరోగ్య శరీరానికి అయినా మనో మనో విజ్ఞానానికి కూడా నాట్యం అనేది చాలా అవసరం సో ఈ మధ్యన చూసుకుంటే చిన్నచిన్న కార్యక్రమాలలో సాంస్కృతికంగా పాల్గొనే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఇది మనకు శరీరానికి వ్యాయామం లాంటిది అని కూడా చెప్పారు